నాకు చాలా ఇష్టమైన గేమ్ చెస్ ఎందుకంటే ఈ చెస్ని ఇద్దరు ఆడతారు మరియు ఈ చెస్ నా నేషనల్ గేమ్ ఈ గేమ్కి గల ప్రత్యేకత చాలా ఉంది ఈ గేమ్లో సేమ్ మనుషులపై మనుషులు దాడి చేస్తున్నట్టు ఉంటుంది ఈ గేమ్ని నా చిన్నతనంలో నా స్నేహితుడు నాకు నేర్పించాడు ఈ గేమ్లో రాజు మంత్రి ఏనుగులు ఒంటెలు గుర్రాలు సిపాయిలు ఉంటాయి ఇవి రెండు కలర్లలో ఉంటాయి అందులో ఒకటి తెలుపు మరియు నలుపు ఈ రెండు కలర్లు కాకుండా వేరే కలర్లు కూడా ఉంటాయి ఈ గేమ్లో బ్రౌన్ బిస్కెట్ వేరే తర కాకపోతే ముఖ్యంగా ఉండేవి మాత్రం తెలుపు నలుపు ఈ గేమ్ని మనం పూర్వం మనం కాకుండా రాజులు కూడా ఆడేవారు దీన్ని సంస్కృతిలో ఛత్రంస్ అని కూడా అంటారు ఈ చెస్ గేమ్ చాలా పురాతనమైనది మరియు దీనికి ఎంతో విశిష్టత ఉంది ప్రత్యేకత కూడా ఉంది ఈ గేమ్ నా ఫ్రెండ్ నాకు చిన్నతనంలో ఆడుతుండడం చూసి నేను కూడా నేర్చుకోవాలని నేర్చుకున్నాను ఈ గేమ్ ఆడడం వల్ల మన మేధాశక్తి పెరుగుతుంది మరియు అవతల ఆపోనెంట్స్ వేసే ఎత్తుగడలు మనం పసిగట్టగలము మరియు మనం మన మేధాశక్తికి ఇది ఒక పరీక్ష లాంటిది ఈ గేమ్ ఆడడం వల్ల మన బ్రెయిన్ పవర్ పెరుగుతుంది మరియు ఇది ఒక సమయంతో ఆడవలసిన గేమ్ దీన్ని చాలా ఆలోచించి ఆలోచించి ఆడాలి దీనికి ఈ గేమ్కి ఒక టైమింగ్ అంటు ఉంటుంది ఈ గేమ్లో సిపాయిలు ఒకే అడుగు వేస్తారు చంపడానికి వెళ్ళినా యుద్ధానికి వెళ్ళినట్టు రాజు మాత్రం రాజు కూడా ఒకే అడుగు వేస్తాడు కానీ మంత్రి మాత్రం ఇష్టం వచ్చినట్టు ఎటాక్ చేస్తాడు ముందరికి వెనకలకి సైడ్కి పక్కకి ఇష్టం వచ్చినన్ని రాజు ప్రొటెక్ట్ చేయాలి కదా అందుకని ఇష్టం వచ్చినట్టు వెళ్ళి కాపాడుతాడు ఒంటెలు ఒంటెలు అయితే సీదా వెళ్ళిపోతాయి మరియు గుర్రం అయితే తిరు అక్కడికి క్రాస్లాగా వెళ్ళి చంపుతుంది అవతలి ఆపోనెంట్స్ని ఏనుగు కూడా సీదా వెళ్ళి వెళ్ళి చంపుతుంది ఎందుకంటే గజం అక్కడ ఇక్కడ తిరగలేదు కదా ఈ గేమ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆడడానికి మరియు ఈ గేమ్ ఆడేటప్పుడు మనకి ఏం అనిపిస్తుంది అంటే ఎలాగైనా అవతలి ఆపోజిట్ వ్యక్తిని ఓడించాలి మనం మన తెలివితో మన నాలెడ్జ్తో అని ఆలోచిస్తాం అలా ఆలోచించడం వల్ల మనకి ఆ గేమ్ పైన మన బ్రైన్ పైన మనకి గ్రిప్ ఉంటుంది మన ఆలోచన విధాన శక్తులు పెరుగుతాయి అలా పెరగడం వలన మనకి ఎంతో తెలివి కొంచెం మేరకు బాగుంటుంది అలా ఈ గేమ్ అంటే నాకు చాలా ఇష్టం దీన్ని నేను ఒకప్పుడు రో రోజు ఆడేవాడిని సాయంకాలం కా కావడమే ఆలస్యం ఇంటికి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళి ఇక రెడీ అయ్యి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడి వాడిని ఓడించి వాడు ఓడిపోతే వాడి ముఖంలో ఆ బాధని నేను చూసి సంతోషించే వాడిని ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక శాడిస్ట్ తనం కాకపోతే అవతల వారిని ఓడించడంలో ఉండే ఆ కిక్కే వేరేగా ఉంటుంది అలా నాకు ఈ గేమ్ అంటే చాలా ఇష్టం మరియు ఈ గేమ్ కాకుండా మరియు నాకు వేరే ఆటంటే కూడా ఇష్టం అది క్రికెట్ క్రికెట్లో పదిహేను మంది ఉంటారు మన క్రికెట్ మరియు నాకు నాకు నాకు ఇష్టం అని కాకుండా ఇది అందకి ఇష్టం మన యూనివర్స్లో మన భారతదేశంలో అదే కాకుండా చాలామంది క్రికెట్ ఆడతారు కూడా ఇది మనం టీవీలో చూస్తాం నేషనల్స్ నేషనల్ కప్స్ ఐపీఎల్ అంటు చాలా విధవిధాలుగా గేమ్స్ ఉంటాయి ఈ క్రికెట్లో మొదలుగా పదిహేను మంది ఉంటారు అందులో తొమ్మిది తొమ్మిది మంది ఆడేవాళ్ళు ఉంటారు నలుగురు సపరేట్గా ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉంటారు ఒకరు క్యాప్టెన్గా ఉంటారు ఈ క్రికెట్లో మరియు ఇద్దరు ఆల్ రౌండర్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ ఉంటారు నలుగురు బ్యాట్స్మెన్లు ఉంటారు మిగతావారు ఫిల్డింగ్ అండ్ బౌలింగ్ వాళ్ళు ఉంటారు ఈ గేమ్ కూడా ఎంతో చూడచక్కగా ఉంటుంది దీనికి స్టేడియం ఈ గేమ్ని స్టేడియంలో ఆడతారు చాలా శాతం వరకి ఈ గేమ్ మన ఇండియాలో కాకుండా వేరే దేశాలలో కూడా చాలా పేరు ప్రఖ్యాతలు గాంచింది ఇంకా ఈ గేమ్కి ఉన్న విశిష్టత చాలా ఉంది ఈ గేమ్ని చాలామంది ఆడతారు దీనిపై చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది మనం ఆడకపోయినా కానీ వేరే వాళ్ళు ఆడుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాము ఈ క్రికెట్ని ఆదివారం వచ్చింది అంటే చాలు సెలవులు వచ్చాయి అంటే చాలు చాలామంది గ్రౌండ్లోకి వెళ్ళి బైక్లపైన టీం టీం చేసుకుని ఆడ బెట్టింగ్ వేసుకొని ఆడతారు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ గేమ్లో ఈ గేమ్ గురించి మనం ఎంత తక్కువ ఎంత చెప్పినా తక్కువ అది ఈ గేమ్లో చాలా శాతం చాలా శాతం పిల్లలు మక్కువ చూపిస్తారు క్రికెట్ అంటే ఎంతో